మా గుంటూరు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు చాలానే ఉన్నాయి ఆరోగ్య సౌలభ్యాలు సేవలు కూడా బాగా అందుబాటులోనే ఉన్నాయి వాళ్ళు మా అవసరాలను కూడా బాగానే తీరుస్తారు ఉదాహరణకి కొన్ని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి గ్రామీణ పట్టని పట్టణ ప్రాంతాలకి సంబంధించిన డెస్పిరెన్సు మామూలుగా నర్సులు కూడా ఉన్నారు వీరు ఏం చేస్తారు అంటే ప్రతి చిన్న చిన్న పల్లెటూరికి వెళ్ళి వాళ్ళకి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటో కనుక్కుంటూ ఉంటారు అయితే పట్టణాలలో అయితే కొన్ని ఆరోగ్య ప్రభుత్వ సంస్థలు కూడా ఉంటాయి వాటిలల్లో మన హాస్పటల్కి వెళ్ళి మనకి వచ్చిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అక్కడ మనం తీర్చుకోవచ్చు ఇలాగా గ్రామంలో జరిగే మరియు పట్టణంలో జరిగే మా ప్రాంతంలో బాగా ఆరోగ్య రక్షణలను అవన్నీ ఉంటాయి కాబట్టి మా ప్రాంతంలో మంచిగా ఆరోగ్యాలు ఉంటాయి